ఆంధ్రప్రదేశ్లో అనేక క్రీడా చరిత్రలో అదృశ్య అంశాలు ఉన్నాయి ప్రధానంగా బ్యాట్మెంటన్లో ఛాంపియన్ షిఫ్ట్లు గెలిచాయి వెయిట్ లిఫ్టింగ్లో ప్రభుత్వ పథకం విజయవాడలోని స్కూల్ ఆఫ్ డైనమిక్ క్లాసులో బంగారు పతకాలు సాధించారు మొదటి చరిత్రలో బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్లు ఆంధ్రప్రదేశ్లో అనేక బ్యాట్మెంటన్ ప్రేక్షకులు మరియు ఆకర్షణార్ధులు ఉన్నారు వెయిట్లిఫ్టింగ్ రజిత పథకం గెలిచిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగానికి వెయిట్లిఫ్టింగ్ చేసిన అభ్యర్థులు ప్రశంసనీయమైన ప్రదర్శనలు చేశారు స్కూల్ ఆఫ్ డైనమిక్ క్లాసులో బంగారు పథకాలు విజయవాడలోని స్కూల్ ఆఫ్ డైనమిక్ క్లాసులో బంగారు పథకాలు సాధించిన వారు ప్రదేశంలో ఆత్మ గౌరవంతో ఉన్నారు ఇవి మాత్రమే కాదు ఇతర క్రీడలలోను అనేక ప్రతిభావంతులు అందుబాటులో ఉన్నారు